గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకి చాలా తేడా ఉందండి ఎందుకంటే అక్కడ బిల్డింగ్లు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పూరి గుడిసెలు అట్లాంటివి ఉంటాయి అట్లా గ్రామీణ ప్రాంతాలు అలా ఉంటాయి అలాగే పట్నంలో చూసుకున్నట్టయితే ఎక్కడైనా బిల్డింగ్లు అక్కడ స్కూల్స్ కానీ వీధికి వచ్చి ఒక స్కూలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వీధికి రెండు స్కూళ్ళు ఉన్నా కానీ ఎక్కువే పల్లెటూరిలల్లో అదే పట్టణాల్లో అయితే గ్రామం సందుకొచ్చి ఒక స్కూల్ ఉండిద్ది ఐదంతస్తులు అట్లా కట్టి గల్లి గల్లికి స్కూళ్ళు అట్లా ఉంటాయి పట్టణాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండే స్కూళ్ళు ఉంటాయి అక్కడే వెళ్ళటం ఇహ అక్కడకే ఉండటము అట్ల జరుగుతూ ఉంటుంది అదే

అక్కడ దారి దారులు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా ఉండవు అక్కడ దారిన కాలిబాటన నడిచి వెళ్ళాలి సైకిళ్ళు వేసుకొని వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలన్నా కానీ సిటీకి వెళ్ళాలంటే అదే సిటీల్లో అయితే బస్లు రైళ్ళు బైకులు కార్లు అన్ని ఉంటాయి సౌకర్యాలు అన్ని ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా ఇంట్రస్ట్ వస్తుంది అట్లా స్కూల్కి వెళ్ళాలని కానీ ఏదన్నా నేర్చుకోవాలని కానీ ఆసక్తికరంగా ఉంటారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకోడానికి కానీ ఏమీ ఉండవు అట్లా కాలువలు వెంట చెర్ల వెంట అట్లా తిరుగుతూ ఉంటారు బడికి వెళ్ళకుండా అట్లా ఉండి అదే ఇక్కడ అయితే ఖచ్చితంగా క్విజ్లని వాలీబాల్ అని ప్లే ఇంట్రెస్ట్ పెరిగిద్దనమాట అక్కడకెళ్ళి అన్ని నేర్చుకోవాలని పెద్దపెద్ద సెమినార్లు అవి పెద్ద అన్ని ఉంటాయి అక్కడ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ ట్రైనింగ్లు బాగా చదువుకోవాలన్న కానీ టీచరికి ట్రైనింగ్ ఇచ్చి అట్లా ఇస్తారు అలా ఉంటుంది బాగా చదువుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చదువుకుంటే మంచి జాబులు వస్తాయని ఇంట్రెస్ట్తో ఉంటారు చిన్న ప్రాంతంలో పెద్దగా టెక్నాలజీ ఉండదు టెక్నాలజీతో పనిలేదు అలాగే పట్నాల్లో అయితే టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోన్లు అవన్నీ ఉంటాయి ఉంటాయి కాబట్టి అది చె విలేజ్కి సిటీకి గ్రామీణ ప్రాంతానికి పట్నానికి డిఫరెన్స్